నాకు పాడటంలో నాకు ఏంటంటే అనిరుధ్ సాంగ్స్ అనేవి చాలా ఇష్టం అనిరుద్ ప్లే చేసే సాంగ్స్ ప్రతి ఒక్కటి మెలోడియస్గా ఉంటుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఆయన క్రియేట్ చేసి పాడుతారు నేను అంతకుముందు అరబి కుట్ అరబి కుట్ సాంగ్స్ కానీ లేదా ఆయన బీస్ట్ సాంగ్స్ జైలర్ మూవీ సాంగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఆయన చేయడం జరిగింది సో అందులో ఏంటంటే అజ్ఞాత మూవీలో సాంగ్ ఒకటి ఉంటుంది అలాగే జైలర్ మూవీలో నాకు వా నువ్వు కావాలయ్యా సాంగ్ ఇష్టము చాలా ఇష్టం అది బాగుండుద్ది మ్యూజిక్ కూడా వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే బీస్ట్లో బిజిఎం ఒకటి చాలా బాగుండుద్ది అలాగే అరబిక్ కుట్టు సాంగ్ బాగుండుద్ది అలాగే ఇంకొకటి దానికి బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంటాయి సో నాకు అలాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం